ఇంకా తోట పని అంటే అది చాలా ఒక రకమైన చిన్నప్పటినుండి మేము అది ఏవిధంగా పెంచుకోవాలి అనేది ఒక అలవాటు అలాగే పక్క వాళ్ళకి కూడా చాలా విధాలుగా చెప్పే వాళ్ళము అంటే ఒక చెట్టు మొక్కని ఏ విధంగా ఇంతవరకు వస్తే దానికి ఏమేమి వాడాలి అలాగే ఏ విధంగా కట్ చేసుకొని పెట్టాలి వాటర్ వాటర్ ఎంత మోతాదులో తీసుకోవాలి అలాగే మళ్ళీ ముఖ్యంగా మన ఏ ఎంత విస్తీర్ణంలో ఏ మొక్కలు పెడితే ఏ విధంగా అవుతాయి అనేదాని మీద కూడా ఏ ఏ ఏ ఏ దేనికి ఎంత మందు వాడాలి ఏం స్ప్రేలు వాడాలనే విధంగా కూడా కొంచము ఆ విధంగా కూడా మనము చెప్పే వాళ్ళము అలాగే మనము ముఖ్యంగా ఏమిటి ఏ ముఖ్యంగా అయితే ఇంతవరకు అయితే చెప్పుకోగలం మనం మన చెప్పుకోగలం ముఖ్యంగా